పరోట ఇడ్లి దోశ చపాతి పొంగల్ పూరి కిచిడి బిర్యానీ ఎగ్ రైస్ లెమన్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ ఫ్రైడ్ రైస్ కర్డ్ రైస్ గోబీ రైస్